హలో

ఆ

అదే సైటు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెకప్ చేపించుకోవాలని అనుకుంటున్నాను మేడమ్ మీ హాస్పిటల్కి వచ్చి

ఓకే మేడమ్ అమౌంట్

ఓకేనా ఓకే మేడమ్ డాక్టర్స్ ఏం ఉంటారా మేడమ్ ఈ టైంలో అదే డాక్టర్స్ టైమింగ్స్ ఎన్ని గంటలు ఉంటుంది మేడమ్ టైమింగ్స్ లెవెన్ ఓ క్లాక్ నుంచి సార్ట్